ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు తగినంత మద్దతు లేని సమస్యను విద్యా వ్యవస్థ ఎలా పరిష్కరిస్తుంది ప్రత్యేక సామర్ధ్యం గల పిల్లలు అంధా చెవిటి పిల్లల కోసం ఏవైనా స్కూళ్ళు ఉన్నాయా ఇలాంటి ప్రత్యేక స్థితులకు ఏం చేయాలి ఇప్పుడు కొన్ని కొన్ని పాఠశాలల్లో ఏం ఏమవుతుందీ అంటే కొన్ని పాఠశాలల్లో కొన్ని కాలేజస్ వాళ్ళు బస్ ఫెసిలిటీ ఇవ్వటం లేదు అలా బస్ ఫెసిలిటీ ఇవ్వ ఇవ్వక పోవడం తోటి చాలా మంది స్టూడెంట్స్ విద్యార్థులు బయట బయట టీయస్ ఆర్టీసి బస్లలో వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ కరెక్ట్ టైంకి కాలేజ్కి రాకపోవడం వల్ల ఎన్నో క్లాస్లు అనేవి వాళ్ళు మిస్ అవుతున్నారు సరిగ్గా అటెండెన్స్ అనేది వాళ్ళకి ఉండటం ఉండటం లేదు అందు అందువలన ఆ కాలేజ్ వాళ్ళు ఏంటి అంటే అందరికీ వీలైనంత బా డబ్బుతో కాలేజ్ బస్ అనేది ఫెసిలిటీ ఇవ్వాలి ఇంకా ఛారిటీ ట్రస్ట్లని ఫీజులు తక్కువ చేస్తామని కొన్ని కొన్ని కాలేజస్ వాళ్ళు పాఠశాలల వాళ్ళు అంటూ అంటారు కానీ దాని పేరుకి మాత్రము ఛారిటీ ట్రస్ట్ అని పెట్టి దాని వెనక మేనేజ్మెంట్ ఫీజని ఆ ఫీజని ఈ ఫీజని వాళ్ళు వసూలు చేస్తూనే ఉంటారు అలా చేయకూడదు అలా వాళ్ళు చేస్తున్న వారిని బయటికి అలా చేస్తున్న వాళ్ళని ఇంకోసారి చేయనట్టుగా చూడాలి ప్రత్యేక సామర్థ్యం గల పిల్లలు అంద చెవిటి పిల్లల కోసం ఏవైనా స్కూళ్ళు ఉన్నాయా అవును చాలా చాలా స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు అంద చెవిటి పిల్లలని మనం హేళన చేయకూడదు వాళ్ళని ఇంకా వాళ్ళ తక్కువ వాళ్ళకి వాళ్ళని చదువులో కూడా వాళ్ళని ఎదగనివ్వాలి ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి వాళ్ళని ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళని చదివించాలి వీళ్ళకి ఏం వినిపించవు ఏం కనిపించవు అని మనం హేళన చేయకూడదు ఇంకా వాళ్ళకి ప్రతీ ఒక్క రాష్ట్రంలో అందరికీ సదుపాయంగా ఉండేటట్టు ఒక పాఠశాల నిర్మాణం చె చేయాలి దాంట్లో ఎవరైతే చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ముందుకి సాగించేటట్టు చేయాలి కొంత మంది చాలా భయపడతారు నేను నేను ఇలా ఉంటే నా గురించి తప్పుగా అనుకుంటారేమో చెడుగా ఆలోచిస్తారేమో నన్ను ఎదుటి వాళ్ళు హేళన చేస్తారేమో అని చాలా భయపడుతూ ఉంటారు కానీ మనం వాళ్ళతో చాలా తోడుగా ఉండి వాళ్ళని మోటివేట్ చేస్తూ భయపడుతూ వాళ్ళతో సపోర్టివ్గా ఉంటూ మనము ఎప్పుడూ వాళ్ళతో సహాయంగా ఉండాలి వాళ్ళని వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితులోనైనా మనం వాళ్ళకి ఎప్పుడు సహాయ సహాయ పడుతూ ఉండాలి ప్రతీ ఒక్క టీచర్ వాళ్ళకి కరెక్ట్గా చెప్పేటట్టు అర్థమయ్యేటట్టు అర్థమై చెప్పేటట్టు ఉండాలి ఇలాంటి ప్రత్యేక స్థితులకు ఏం చేయాలి చాలా మంచి పాఠశాలలో నిర్మాణం చేయాలి ఇంకా ఎవరైతే చదువులో ముందుకి చాలా మంచి చదివే పిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఇంకా చదివించేటట్టు బయట బయట వేరే పాఠశాలలకి వెళ్ళి చదివించేటట్టు కూడా మనం మనం సహాయ మనం వాళ్ళకి సహాయం చేయాలి ఎలాంటి వెనకడుగు వేయద్దు ఎవరైతే అలాంటి పిల్లలు భయంతో వెనక వెనకడుగు వే వేస్తారో మనం వాళ్ళకి మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి